హలో నేను మొబైల్ కస్టమర్ని మాట్లాడుతున్నా మేడం నాకు సిమ్ కావాలి నాకు జియో సిమ్ కావాలి ఫోర్ జి కావాలి మ్యామ్ ఓకే మేడం

యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్తోటి వాడుకున్నా టూ జీబి డేటా అయితే పర్లేదు మేడం ఆ